నేను కొన్ని రోజుల క్రితం షాంపు బాటిల్ ఆర్డర్ చేసుకున్నాను పదిహేను రోజుల క్రితం అది చిక్ షాంపూ అయితే అది ఎప్పుడైతే నేను ఉపయోగించడం మొదలుపెట్టానో అప్పటి నుంచి నాకు నాకు మాములుగా ఏంటంటే నాకు జుట్టు ఊడటం డాండ్రఫ్ ఎక్కువ ఉండేది అండి కాకపోతే అది ఏమైందంటే అది ఎప్పుడైతే ఆర్డర్ చేసుకున్నాను అది యూజ్ చేస్తునప్పటి నుంచి నాకు జుట్టు ఊడటం డాండ్రఫ్ అనేది చాలా బాగా కంట్రోల్ అయింది ఇది ఏంటంటే చాలా బెనిఫిషియల్ అంటే ఇది బేసిక్గా ఎవరు యూజ్ చేయరు ఎవరూ ఉపయోగించరు ఇది చిక్ షాంపూ అనేది అది చాలా చిన్నదిగా చూస్తారు పూర్వంది కదా అని కానీ ఇప్పుడు అదే బాగా మనకి ఉపయోగపడుతుంది ఇప్పుడు వచ్చిన కొన్ని షాంపూలు అందులో ఎక్కువ కెమికల్స్ అనేవి కలిపేస్తారు ఈ చిక్ షాంపూ క్లినిక్ ప్లస్ ఇలాంటి వాటిల్లో ఎక్కువ కెమికల్స్ ఉండవు అప్పుడు ఎలా మనకి ప్రోడక్ట్ ఇచ్చారు ఇప్పుడు కూడా మనకి సేమ్ ఇస్తున్నారు మనకి దానివల్ల మాకు నాకైతే ఏమైందంటే నాకు జుట్టు ఊడటం డాండ్రఫ్ అలాంటివన్నీ కంట్రోల్ అయింది ఎక్కువ రఫ్గా అంటే కొంచెం రఫ్గా కూడా జుట్టు లేదు అంత స్మూత్ గానే ఉంది నేను మా ఇంట్లో వాళ్లకు కూడా ఇది ఉపయోగించండి అని చెప్పాను చాలా బాగుంది ఇది ప్రోడక్ట్ అయితే అందరికీ అందరికీ యూజ్ఫుల్లే అంటే ఎవరికైనా జుట్టు ఊడటం డాండ్రఫ్ ఇలాంటిది ఉంటే ఇది బాగా పనికి వస్తుంది